వ్యవసాయంలో వాడే కొత్త ఆవిష్కరణలు పద్ధతులు ఏమిటి ఈ క్వశ్చన్కి నా సమాధానం వ్యవసాయంలో చాలా కొత్త ఆవిష్కరణలు జరిగాయి ఈ మధ్య కాలంలో వస్తున్న నవీన ఆవిష్కరణలో వ్యవసాయంలో చాలా మార్పులు కూడా వచ్చాయి ఒకప్పుడు వ్యవసాయంలో చాలా తక్కువ దిగుబడులు వస్తూ ఉండేవి కానీ ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ వలన చాలా ఎక్కువ దిగుబడులు సాధించగలుగుతున్నాం సో వరి విషయంలోకి వస్తే ఒక ఎకరాకి ఒకప్పుడు ఇరవై ముప్పై బస్తాలు మాత్రం పండించేవాళ్ళు కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు అదే చిన్న లొకేషన్లో దానికన్నా రెట్టింపు చాలా ఎక్కువ పంట పండించగలుగుతున్నారు సో ఇక్కడ వ్యవసాయంలో వ్యవసాయంలో చాలా మంది సో మ్యాన్ పవర్ కూడా చాలా అవసరం ఉంటుంది కానీ ఈ ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ వలన మ్యాన్ పవర్ని కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు ట్రాక్టర్లు ఉపయోగించడం ట్రాక్టర్లతో పాటు సో నాటు వెయ్యడానికి కొత్త పద్ధతులను ఉపయోగించుకోవడం కోత వరి పంట పూర్తి కాగానే దాన్ని కోయడం కోసం సో మిషన్ ఉపయోగించ కూడ హార్వెస్టర్ని వాటి గింజలుగా తీయడానికి సో కూడా హార్రెస్టాల్ చాలా తోడ్ తోడ్పడుతుంటాయి అంతే కాకుండా సో అప్పటికి అప్పుడే సో బియ్యాన్ని కూడా తియ్యగలుగుతున్నాం ఇప్పుడున్న కొత్త టెక్నాలజీలో వరి కోయడమే కాదు అప్పటికి అప్పుడే వరి పొట్టును నుంచి వరి పొట్టు తీసేసి బియ్యం గింజలను కూడా తీసుకోగలుగుతున్నారు ఇంత పెద్ద టెక్నాలజీ ఇంత పెద్ద ఆవిష్కరణలు ఈ మధ్య కాలంలో వచ్చాయి ఇంకా ముందు కూడా వస్తుంటాయి ఇవి రైతులకి చాలా సులభంగా ఉండగలుగుతాయి అండ్ మన్నికగా ఉంటాయి ఎక్కువ కాలం ఉంటాయి ఎక్కువ డబ్బులను కూడా సంపాదించ వెల్ పెట్టగలుగుతాయి రైతులకు